అన్నా ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో టాక్సీ ఉన్నదేమో కనుకోవడానికి మీకు నేను అడగడం జరుగుతుంది నేను వెళ్ళవల్సిన చోటు ఏంటంటే నేను కోకిల సెంటరుకి వెళ్ళాలి ఆర్డరు ఆర్డరు ప్లేస్ చేయడానికి నేను అలా మిమల్ని అడుగుతున్నాను అది దగ్గరలో ఏమైనా ఆటో కానీ లేకపోతే కార్ కానీ ఏదైనా టాక్సీ వాహనం అలాంటిది ఏమైనా ఉంటే మీరు చెప్పగలరు నాకు టైమ్ అయిపోతుంది నేను అక్కడికి హా అర్జెంటుగా హాస్పిటలుకు వెళ్ళాలి మిమల్ని అడగడానికి నేను మిమల్ని పిలిచాం అండి దయచేసి ఇక్కడ టాక్సీ బుక్ చేసుకోడానికి ఇక్కడ దగ్గరలో ఉన్న టాక్సీ స్టాండు కనీ లేకపోతే దగ్గరలో ఏదైతే అవైలబిలిటీగా ఉందో ఏదైతే మాకు అందుబాటులో ఉందో ఏదైతే గమ్మునా మమల్ని మమ్ములను అక్కడకి తీసుకు వెళ్ళగలదో అది మీరు చెప్పాలనుకుంటునాను అది టాక్సీనే కాదు అది ఆటో అయినా పర్వాలేదండి సో దగ్గరలో ఏదుందో మాకు ద దయచేసి మీరు తొందరగా చెప్పాలి అని అనుకుంటున్నాను అం